ప్రస్తుతం ఉన్న ప్రపంచంలో ఫోటోగ్రఫీ అనేది మంచి వృత్తిగా ఎంచుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఒక వ్యక్తి యొక్క ఏ సందర్భానికి అయినా ఏ కార్యక్రమానికి అయినా ఫోటోగ్రాఫర్ని కంపల్సరి పిలుస్తారు అది కూడా ఫోటోగ్రఫీ అనేది ఒక సొంత వ్యక్తిత్వంతోని పెట్టుకున్న పెట్టుబడిలా ఉంటుంది ఇప్పుడు ఒక బిచ్చగాన్ని సైతం ఒక మోడల్గా ఒక యాక్టర్గా తీర్చిదిద్దేది ఒక ఫోటోగ్రాఫర్ మాత్రమే ఇప్పుడు ప్రస్తుతం ఒక వేరే స్టేట్లో తమిళనాడు స్టేట్లో ఒక రోడ్ల పైన అడుక్కొనే బిచ్చగత్తని ఒక మోడల్గా తయారు చేసిన వాడు ఒక ఫోటోగ్రాఫర్ అందుకే నేను కంపల్సరీ మా బ్రదర్ ఇన్ లాకి ఫోటోగ్రాఫిని ఒక వృత్తిగా ఎంచుకోమని నేను కంపల్సరీ సలహా ఇస్తాను ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచంలోనే ఫొటోగ్రఫీ అనేది ఒక ట్రెండ్ అయిపోయింది ఇప్పుడు ఏదైనా ఇన్స్టా రీల్స్ కి అయినా చిన్న నార్మలీ నార్మల్ సెలబ్రిటీస్ నార్మలీ నార్మల్ సెలబ్ సెలబ్రిటీస్ మళ్ళి నార్మల్ పీపుల్ కూడా వాళ్ళ చిన్న ఏ ఈవెంట్ అయినా కానీ ఫోటోషూట్లు ఫోటోలు దిగడం బాగా ట్రెండ్ అయిపోయింది మళ్ళీ మంచి ఆదాయం కూడా వస్తుంది మనం ఫోటోగ్రఫీని వృత్తిని ఎంచుకుంటే మంచి మ్యాగ్ మంచి ఫోటోలు తీస్తే మనం మ్యాగ్జీన్ మంచి ప్రపంచం ప్రఖ్యాతి చెందిన మ్యాగ్జీన్లో కూడా మనం మన ఫోటో వస్తుంది ఫోర్బ్స్ అలాంటి మ్యాగ్జైన్స్లో కూడా మన పేరు వచ్చి మన పిక్చర్ వచ్చి మనం తీసిన పిక్చర్ రావడం అది ఎంతో మనకు గర్వకారణం అందుచేత ఫోటోగ్రఫీ వృత్తిగా ఉంచి ఎంకోవడంలో ఎలాంటి సందేహం లేదు అదొక మంచి వృత్తి ఇప్పుడున్న కాలంలో అయితే దాన్ని బాగా మంది యుటిలైజ్ చేసుకుంటున్నారు